ప్రీమియం బ్యాంకింగ్ ఇంటర్నెట్ చెల్లింపులకు నేను ఇలా సహాయం చేశాను లైక్ ఎలాంటి చెల్లింపులు అవుతాయి ఇంకా ఎంత పాలసీ అమౌంట్ క డబ్బులు కట్టాలి మీకు ఇంత తగ్గింపు ఎలా వస్తుంది ఇంకా ఎన్ని పాలసీలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా ప్రీమియం చెల్లింపులు ఎలా చెయ్యాలి ఏ ఏ గడువు నుంచి ఏ గడువు లోపు కట్టాలి ఎక్కడ కట్టాలి ఇప్పుడు ఇంటర్నెట్ ఉన్న బ్యాం రైతులకు మాత్రం ఇంటర్నెట్ ద్వారా కడతారు ఒకవేళ లేని రైతులు బ్యాంకుకి వచ్చి కట్టాలా లేదంటే వేరే వాళ్ళకి ప మనీ ఇచ్చేసి వాళ్ళ త్రూ కూడా కట్టొచ్చా ఇంకోటొచ్చేసి ఎన్ ఇలా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు లేదా ఎన్ని నెలలు కట్టాలి ఎంత కట్టాలి మనకెంత వస్తుంది ఇంకా ఎలాంటి ఇంకా ఎలాంటి పంట పాల బీమా పాలసీలున్నాయి మనం కట్టిన తరువాత మనకి ఎంత లాభం ఉంటుంది మనమెంత నష్టపోతాము ఒకవేళ నష్టం దీనిలో ఏమైనా ఉందా లేదా పాలసీ కట్టుకుంటే లాభాలో ఉంటాయే తప్ప నష్టాలు ఉండవు మీకు పాలసీ తీసుకున్న తరువాత ఈ తేదీ నుంచి ఈ తేదీ వరకు కట్టుకోవాలి అందులో నామినీ నామినీ పెట్టాలి ఎవరిని అయితే పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ కావాలి అని ఇంటర్నెట్ లేని వాళ్ళ రైతులకి ప్రీమియమ్స్ అట్లాంటివి ఎట్లా కట్టుకోవాలి ఏ బ్యాంకు ఇతర ఏవైనా బ్యాంకులను సంప్రదించొచ్చా లేదా ఈ బ్యాంకులోనే కట్టాలా